నమస్కారం మీ నివాసం ఇక్కడేనా మీది ఆంధ్ర నేను ఢిల్లీ నుంచి చేసాను ఆంధ్రప్రదేశ్ యొక్క అందాలను పర్యాటకులు ఇక్కడ సందర్శించే ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయేమో తెలుసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను మీ నివాసం ఇక్కడే అయితే మాకు కొంచం వాటి గురించి వివరిస్తారా ఆంధ్రప్రదేశ్లో చూడ దగ్గ ప్రదేశాలు ఏం ఉన్నాయో చెప్తారా ఒక ప్రాంతం అని కాదు మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రదేశాలు ఉన్న అన్ని ముఖ్యమైనవి ఉంటాయి కదా అవన్నీ చూడడం కోసం అని చెప్పి వచ్చాము ఒక పది రోజులు ఇక్కడనే ఉండి మేము అవన్నీ చూడాలని అనుకుంటున్నాము అవన్నీ చూపించటానికి మాకు అక్కడికి వెళ్ళడానికి ప్రయాణానికి ఇవన్నిట్లికి సౌకర్యాలు ఉంటాయా సరే అయితే మాకు ఇవన్నీ తిరగడానికి మీరు వాటి గురించి కొద్దిగా మాకు అవి చెప్పే వాళ్ళని గట్రా అవన్నీ మీరు మాట్లాడపెట్టగలరా కొద్దిగా వస్తాము అండి తప్పకుండా మీరు మాకు ఇంత సహాయం చేసి ఇంత చక్కగా వర్ణించినందుకు మీకు చాలా ధన్యవాదాలు